భారతీయ మీడియా గురించి ప్రజలు అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి కొంతమంది మీడియాను సమాచారం అందించే ఒక ముఖ్యమైన సాధనంగా భావిస్తే మరికొందరు దానిని రాజకీయంగా లేదా పక్షపాతంగా ఉన్నట్లు భావిస్తారు చాలామంది మీడియాను సమాజంపై ఒక బలమైన ప్రభావాన్ని చూపే ఒక శక్తివంతమైన సాధనంగా పరిగణిస్తారు అయినప్పటికీ కొందరు దీనిని సమాజంలో విభేదాలను సృష్టించే మరియు అసత్య వార్తలను వ్యాప్తి చేసే ఒక సాధనంగా భావిస్తారు భారతీయ మీడియా గురించి ప్రజల అభిప్రాయాల యొక్క వివరాలు సమాచారం అందించే ఒక సాధనం చాలామంది ప్రజలు మీడియాను సమాచారం అందించే ఒక ముఖ్యమైన సాధనంగా భావిస్తారు ఇది ప్రజలకు వార్తలు రాజకీయాలు మరియు సామాజిక సమస్యలపై సమాచారం అందిస్తుంది పక్షపాతంగా మరియు రాజకీయంగా ఉంది కొందరు ప్రజలు మీడియాను పక్షపాతంగా మరియు రాజకీయంగా ఉన్నట్లు భావిస్తారు వారు మీడియా యొక్క వార్తలను కొన్ని రాజకీయ పార్టీల లేదా వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్రాస్తున్నట్లు అనుకుంటారు సమాజంపై ప్రభావం చాలామంది ప్రజలు మీడియాను సమాజంపై ఒక బలమైన ప్రభావాన్ని చూపే ఒక శక్తివంతమైన సాధనంగా భావిస్తారు ఇది ప్రజల అభిప్రాయాలను మరియు ప్రవర్తనలను ప్రభావితం చేయగలదు అసత్య వార్తలు మరియు తప్పుడు సమాచారం కొంతమంది ప్రజలు మీడియా ద్వారా అసత్య వార్తలు మరియు తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతున్నట్లు అనుకుంటారు విభేదాలను సృష్టిస్తుంది కొందరు ప్రజలు మీడియాలను సమాజంలో విభేదాలను సృష్టించే ఒక సాధనంగా భావిస్తారు సోషల్ మీడియా మరియు నూతన మీడియా సోషల్ మీడియా మరియు నూతన మీడియా యొక్క పెరుగుదలతో ప్రజలు మీడియా యొక్క పాత్ర గురించి మరింత ఆలోచిస్తున్నారు భారతీయ ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి కొంతమంది మీడియాను సమాచారం అందించే ఒక ముఖ్యమైన సాధనంగా భావిస్తే మరికొందరు దానిని రాజకీయంగా లేదా పక్షపాతంగా ఉన్నట్లు భావిస్తారు మీడియా యొక్క పాత్ర మరియు దాని ప్రభావం గురించి ప్రజలు విభిన్నంగా ఆలోచిస్తారు తెలుగు వార్తా పత్రికలు మరియు వార్తా ఛానల్స్లో ప్రముఖమైనవి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వాదిత మరియు టీవీ నైన్ ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తాపత్రికలు మరియు సాక్షి వాదిత మరియు టీవీ నైన్ ప్రధాన వార్త ఛానల్స్ ప్రముఖ తెలుగు వార్తా పత్రికలు ఈనాడు ఇది అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు దినపత్రికలలో ఒకటి మరియు దాని వార్త నివేదిక చాలా విస్తృతమైనది అంధ్రజ్యోతి మరొక ప్రధాన తెలుగు దినపత్రిక మరియు ఇది కూడా విస్తృతమైన వార్త నివేదికను కలిగి ఉంది సాక్షి ఇది ఒక ప్రజాదారణ పొందిన తెలుగు దినపత్రిక ఇది రాజకీయ వార్తలకు ప్రాధ్యాన్యతస్తుంది విజయనగర్ ఇది ఒక ప్రజాదారణ పొందిన తెలుగు దినపత్రిక ఇది ప్రాంతీయ వార్తలకు ప్రాధాన్యతస్తుంది ప్రముఖ తెలుగు వార్తా ఛానల్స్ టీవీ నైన్ ఇది ఒక ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ ఇది రాజకీయ వార్తలకు ప్రాధాన్యతనిస్తుంది వాదిత ఇది ఒక ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ ఇది సామాజిక వార్తలకు ప్రాధాన్యతనిస్తుంది సూర్యా టీవీ ఇది ఒక ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ ఇది రాజకీయ మరియు సామాజిక వార్తలకు ప్రాధాన్యత ఇస్తుంది న్యూస్ పజ్జెనిమిది తెలంగాణ ఇది ఒక ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ ఇది తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఇస్తుంది సమయా టీవీ ఇది ఒక ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ ఇది రాజకీయ మరియు సామాజిక వార్తలకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ పత్రికలు మరియు ఛానల్స్ అన్నీ తెలుగు ప్రజలకు వార్తలు అందించడానికే సహాయపడతాయి